చిత్తూరు జిల్లాలో ప్రధాన సహజ వనరులు వాతావరణపరమైన సమస్యలు ఏవైనా ఉన్నాయి అన్నట్లయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకు అనగా ఇది సిటీ కావున ఇక్కడ ఉండే జనవనరులు ఉన్నా కానీ ఇవి ఎక్కువగా కలుషితంతో నిండి ఉంటుంది అలాగే ఇక్కడ ఉండే చెట్లను నరికివేసి ఇళ్ళు కట్టడం ద్వారా అది సమాజానికి ఎంతగానో నష్టం చేకూరుతుంది అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ బండిలు మరియు కార్ వెయి వేయికల్స్ లాంటివి వాడడం వలన వాటి వాడకం ఎక్కువగా దానివలన కాలుష్యం అనేది ఎక్కువ జరుగుతుంది మా జిల్లాలో నీటి వనరులు ఏవి అనగా మాకు ఇక్కడ ఎన్టీఆర్ జలాశయం మరియు నీవా నది లాంటివి ఉన్నాయి కానీ నీవా నది మాత్రం కలుషితంతో నిండిపోయింది వాటికి పారిశుద్ధ్య సంబంధ మార్పులు గమనించారా జిల్లా మునిసిపాలిటీ తరచుగా చెత్తను తీసుకు వెళ్తూ ఉంటుంది పరిసరాలను శుభ్రపరుస్తూ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ హానికరమైన వాయువులు ఏదైనా ఉన్నాయి అన్నట్లయితే ఇ బాగా ఎక్కువగా బండ్లు వాడటం ద్వారా ఎక్కువ హానికరమైన వాయువులు వస్తున్నాయి అలాగే చిత్తూరు జిల్లాలో సహజ వనరులు నేను ఇప్పుడే చెప్పాను ఎన్టీఆర్ జలాశయము మరియు అలాగే నీవా నది ఉంది నీవా నది మాత్రము కలుషితముతో నిండి ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరూ సైకిల్ వాడడం ద్వారా కలుషితం అనేది తగ్గుతుంది కానీ అందరూ ఎక్కువగా వెహికల్స్ని వాడడం ద్వారా కాలుష్యం జరిగి కాలుష్యం జరిగి హానికరమైన వాయువులు వస్తున్నాయి